తెలంగాణలో విద్యుకు నిధులు ఎలా సమకూరుతాయి అంటే పొదుపు నుండి సహజ ప్రభుత్వ నిధులు ప్రభుత్వ పాఠశాలకు నిధులు తెలంగాణలో విద్యకు నిధుల ఎదల ఎలా సమకూరుస్తారు అంటే గవర్నమెంట్ ద్వారా తెలంగాణకు విద్యా నిధులు సమకూరుస్తారు వాళ్ళు ఏ ఏ ఏదైనా సరే గవర్నమెంట్ మొత్తం చూసుకుంటుంది వివిధ నిధులకు వివిధ హెడ్ హెడ్స్ ఉంటారు లైక్ టీచర్స్ కానీ అటెండర్స్ కానీ ఎట్లాంటిది అయినా సరే అది మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది ప్రభుత్వ పాఠశాలకు లేదా ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే ప్రభుత్వం నిధులను ఇస్తుంది మిగతా ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం ఇవ్వదు